నేను డ్రాయింగ్ మరియు వర్క్షాప్ కూడా తీసుకున్నాను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లేటప్పుడు అక్కడ డ్రాయింగ్ క్లాస్ అయ్యేవి నాకు ఇంటెరెస్ట్ ఉండటం వలన నేను డ్రాయింగ్ క్లాసులు తీసుకున్నాను నేర్చుకున్నాను అదేవిధంగా నేను ఇంటర్ అయిన తర్వాత నేను ఐటీఐ చేస్తూ వర్క్షాప్ నేర్చుకున్నాను అక్కడ ఎక్కువగా నేను మెకానికల్ వర్క్స్ను ఎక్కువగా నేర్చుకున్నాను అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ కూడా నేర్చుకున్నాను వర్క్షాప్లో పని చేస్తుంటే నాకు ఒక మంచి అనుభవం అనేది వచ్చింది దీని వలన నేను ఇప్పుడు ఏ పనయినా సరే చాలా సులువుగా చేయగలుగుతున్నాను